హలో గుడ్ ఈవెనింగ్ సార్ సార్ శివ బైక్ రెంటల్సేనా సార్ సార్ నేను టూరిస్ట్ని యాక్చువల్లీ నాకు ఒక టూ డేస్ పర్పస్కి ఒక బైక్ రెంట్కి కావాలి సార్ అదే ఆంధ్ర నుండి వచ్చినాము మేము సార్ నా పేరు రాజేష్ సార్ బిసై రాజేష్ అయితే ఇక్కడ అంటే టూ డేస్ హైదరాబాద్ని మొత్తం టూర్ చేయాలని అనుకుంటున్నాము సార్ ఆంధ్ర నుండి వచ్చినాము మేము సో మాకు బైక్ ఒకటి రెంటుకు కావాలి సో దానికి ఏంటి అని ఒకసారి ఎక్స్ప్లేయిన్ ఓకే సార్ సార్ ఉంది సార్ లైసెన్స్ ఓకే సార్ ఆధార్ కార్డు అట్లా ఓకే సార్ ఎంత సార్ టెన్ థౌజనా ఓకే సార్

ఓకే సార్ మరి రెంట్ ఎంత రెంట్ అంటే డైలీ ఓకే సార్ కిలోమీటర్కి సెవెన్ రూపీస్ ఓకే సార్ ఓకే సార్ టూ డేస్కి యాక్ట్ యాక్టివా కావాలి సార్ యాక్టివా కావాలి నాకు రేపు టెన్త్ నుండి కావాలి సార్ టెన్ లెవెన్త్ టెన్త్ లెవెన్త్ ఓకే సార్ లేదు సిటీ లోపలే సార్ లే ఇన్ ద సిటీ లిమిట్లోనే సార్ నేను ఇచ్చేసాను సార్ ఓకే సార్

అచ్చా ఆప్షన్ ఉందా నేను వచ్చి తీసుకుంటాను సార్ నేను అక్కడ చూసి చెక్ చేసి తీసుకుంటాను వేరే నెంబర్ ఉంది సార్ నేను నేను ఈ నెంబర్కేనా ఓకే సార్ అదే డాక్యుమెంట్లు కూడా నేను ఎట్లా వాట్స్ఆప్ త్రు పంపించాలా ఓకే సార్ ఓకే రేపు ఏ టైంకి రావచ్చు సార్ అవునా ఓకే సార్ నాకు లొకేషన్ పెట్టండి నేను మార్నింగ్ వచ్చి తీసుకుంటాను బైక్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ